పుస్తకం నుండి నాకు ఇష్టమైనటటువంటి కోటు కష్టపడితే ఫలితం ఉంటుంది ఇది ఎంతగానో ప్రతిత్వనిస్తుంది ఈ కోట్ అనేది ఎంతగానో నాకు ఇష్టమైనది ఎందుకంటే మనం కష్టపడడం వలన ప్రతిఫలం అనేది మంచిగా ఉంటుంది మన కష్టం మన ఫలితం అద్భుతం మనం కష్టపడే విధానాన్ని బట్టి మన ఫలితం అనేది ఆధారపడుతుంది కష్టప క చేసినటువంటి కష్టానికి ఏదో ఒక రోజు ప్రతిఫలాన్ని తప్పకుండా పొందగలుగుతాం